మహిళలకు ఉపాధికి కొన్ని మంచి అవకాశాలు ఏంటంటే పాల ఉత్పత్తి మరియు డైరీ వ్యాపారం సోయింగ్ ఎంబ్రాయిడరీ అండ్ డిజ డిజైనింగ్ ప్యాక్ కవర్లు జాబ్ బ్యా జూట్ బ్యాగ్స్ తయారీ పికిల్ పాపడ్ హోమ్ ఫుడ్ ఉత్పత్తులు డిజిటల్ సేవలు